హలో హలో మేడం ఇది వెల్నెస్ సెంటరేనా మేడం మేడం ఏంటంటే నాకు టూ డేస్ నుంచి ఫుల్గా బాడీ పెయిన్స్ అలాగే హెడ్ఏక్ వస్తున్నాయి మేడం దీనికి మీరేమైనా మసాజ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారేమో అని చెప్పి కాల్ చేశాను మేడం ఒకసారి ఓకే మేడం

ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం అంటే దీని వల్ల సైడ్ ఎఫక్స్ ఏం రావు కదా మేడం ఓకే మేడం అంటే దీనికి అమౌంట్ ఎంతవుతుంది మేడం ఓకే మేడం ఇప్పుడు ఈ బాడీ పైన్స్ అవన్నీ తగ్గేక ఎన్ని రోజులు ఉంటుంది మేడం అలాగా నార్మల్గా వచ్చేస్తుందా వెంటనే ఓకే మేడం దీనికి అమౌంట్ తరువాత ఇప్పుడు ఇంటికొచ్చి చేస్తారా మేడం లేకపోతే మేమే రావాలా హోమ్ సర్వీస్ ఉందా మేడం ఓకే మేడం ఎంతవుతుంది మేడం దానికి అయ్యో మేడం మరీ అంత చెప్తున్నారు మీరు కొంచెం చూడండి మేడం ఎప్పటి నుంచో వస్తున్నాము కదా మేడం ఆల్రెడీ మా మాకు తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ చేసారుట కదా మేడం చూసి తీసుకోండి మేడం కొంచెం ఓకే మేడం మరైతే ఎప్పుడు రమ్మంటారు మేడం రేపు రానా మేడం రేపు మార్నింగ్ ఏ టైమ్ చెప్తారా అప్పోయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం రేపైతే వస్తాను మేడం